హలో హలో ఎవరు మేడమ్ అవును మేడమ్ మా ఇంటి ఓనరే మీరెవరండి మేడమ్ రెండు ఉన్నాయ రెండు బెడ్రూములు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కావాలా మేడమ్ గ్రౌండ్ ఫ్లోరా కాదు మేడమ్ కిందాపైనా దానిపైనా అని కింద గ్రౌండ్ ఫ్లోరొచ్చి పదకొండు వేలు మేడమ్ ఫస్ట్ ఫ్లోరొచ్చి పదివేలు సెకండ్ ఫ్లోరొచ్చి తొమ్మిదిన్నర వెయ్య ఇది టౌన్ కదా ఇది టౌన్లో అలానే ఉంటాయ రేట్లు డబల్ బెడ్రూమ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇంకో బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ హాలు డైనింగ్ హాలు కిచెన్ హాలు చుట్టూ గోడస్తుంది సందులో తగ్గేదేం లేదు మేడమ్ అదే రేట్ వేస్తున్నాం అదే తక్కువది లేదులే రాదులే త్రీ ఫ్లోర్స్ మేడమ్ మీకు ఉత్తరం కావాలా దక్షిణం కావాలా తూర్పు కావాలా పడమట కావాల్నా మా దగ్గర తూర్పు లేదు పడమట దారుంది

పడమట దారైతే రేట్లు తూర్పయితే ఎక్కువ రేట్లవుతాయ పడమట దారి కాబట్టి ఆ రేట్లు మీరు కింద కావాల్నా పైన కావాల్నా పైన కావాల్నా గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అంటే కిందస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఫ్లోరంటే దాని పైనొస్తుంది సెకండు దాని పైనొస్తుంది మీకు గ్రౌండ్ కావాల్నా ఫస్ట్ ఫ్లోర్ కావాలా సెకండ్ ఫ్లోర్ కావాల్నా మీకు సెకండ్ అయితే పది వేలు కిందయితే పదకొండు వేలు దాని పైన పది వేలు దాని పైన తొమ్మిదిన్నర వెయ్య అదే కరెక్ట్ రేటే పెట్టాను మేడమ్ కరెక్ట్ రేటు చెప్పాను ఊరికే తగ్గిచేదేం లేదు కరెక్ట్ రేటే చెప్పాను పడమట దారి కింద కిందైతే కార్ పార్కింగ్ ఇళ్ళైతే పీఓపీ చేయించాము గ్రానేటు పైన పీఓపీ చేయించాం కింద గ్రానెట్ కిందైతే కార్ పార్కింగ్ కూడుంది రోడ్డు కూడా ఇరవై రెండు అడుగులు రోడ్డు ముందర ఇంటి ముందర ఇంకా విశాలంగా ఉంటుంది కిందైతే పైనా కూడా పైనంతా ఖాళీ

అదే మేడమ్ చెప్పారంటే మీరు దాన్ని బట్టి మాట్లాడతాము అదే రెంటుకోస్తారు కదా మీరు అడిగారు వేరే వాళ్ళు కూడా వస్తుంటారు కదా వేరే వాళ్ళు కూడ వస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా చెప్పాలి కదండి మేడామ్ అందుకనే మీక్కావాలంటే ఓకే చేస్తాము లేకుంటే వేరే వాళ్ళకైనా ఇస్తాము అది మేడమ్ ఇళ్ళైతే ఎక్సలెంట్గా ఉంటుంది మనిళ్ళు పొడవు యాభై ఎడల్పు ముప్పై యాభైకి ముప్పై మా ఇళ్ళది అలాగే మేడమ్